ఎస్ ఈ నౌ ఎ డేసు ఈ వార్తా చర్చలనేటివి కామన్గా జరుగుతున్నాయి ఏ న్యూస్ ఛానెల్ ఓపెన్ చేసినా ప్రతీ ఒక దానిపైన ఈ వార్త చర్చలనేటివి ఒక చర్చనీయాంశంగా ఉన్నాయండీ అవీ ప్రజలకి సంబంధించినవి కానీయండీ సోషల్ మీడియాలో జరుగుతున్నఏ ఇన్సెడెంట్ పైన అయినా ఒక వార్తా చర్చ డిబేట్స్ అనేటివి చాలానే జరుగుతున్నాయి వీటికి సంబంధించి ఎన్ని డిబేట్స్ జరిగినా ఎంత చర్చలు జరిగినా ఎవరికి ఉపయోగం లేదనేది నా అభిప్రాయము ఇందులో నాకు తెలిసిన న్యూస్ యాంకర్స్ దేవ నాగవల్లి గారూ రజనీకాంత్ గారూ పవిత్ర గారు అనుదీప్ గారూ నాకు తెలిసిన యాంకర్స్